నేను చాలా స్థలాలకి తిరిగి ఉంటాను కానీ ప్రత్యేకంగా ఒక గొప్ప సహజ సౌందర్యం గల ఒక చోటు ఒకటి ఉంది అది తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయం ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా ఉంటాడు ఇక్కడికి మనం ఎప్పుడైనా వెళ్ళామంటే వెళ్లినా మనం కోరుకున్నామంటే ఇట్టనే చిటికెలో అయన తీర్చేస్తాడు మన సమస్యలన్నీ తీరిపోతాయి నాకు నేను చాలా కోరికలు కోరుకున్నా అక్కడికివెళ్ళి మ్యాగ్జిమమ్ చాలా కోరికలు నావి తీరిపోయాయి ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటే అంతా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వల్లే ఆయన మనమేదైనా ఒక కోరిక కోరుకున్నామంటే ఎంత కష్టమైన సరే ఒకసారి ప్రయత్నించామంటే అది చాలా సులువైపోతుంది అంత మహిమ గల దేవుడు శ్రీ వేంకేటేశ్వర స్వామి నాకు ఆ ప్లేసంటే చాలా ప్రత్యేకం ఎందుకంటే నేను వెళ్లిన ప్రతీ సారి నాలో ఏదో తెలియని సంతోషం ఇంకా తెలియని ప్రశాంతత ఉంటుంది అది మన చిత్తూరు జిల్లాలో ఉంది మనం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చిత్తూరు జిల్లాలోని శ్రీ తిరు తిరుమల తిరుపతి దేవస్థానమని అడిగారంటే ఎవ్వరైనా చెప్తారు ప్రతీ ఒక్కరికి బయటనుంచి ప్రదే విదేశాలనుంచి కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అంత మహిమ గల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి